నా పేరు మెస్సి అండి మీ పేరండి విజయవాడ వరకు వెళ్తున్నా మీరండి ఆహా చేయించుకున్నానండి మీరండి

అవునండి ఖాళీ లేదండి రేజస్ రిజిస్ట్రేషన్ రిజర్వేషన్ చెయ్యించుకోకపోతే కష్టమైపోతుంది అండి రష్గా ఉన్నాదండి నిజమేనండి అవునండి కనపడటం చాలా కష్టమండి వెతుక్కోవలసి వస్తుంది అవునండి ఇబ్బంది అండి ఎక్కాలంటే కష్టం అందులో అందులోను నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అయినాయి కదండీ విజయవాడ నుంచి రద్దీగా ఉంటుందండి అవునండి అమ్మవారి గుడి ఉత్సావాలు బాగా జరుగుతాయి కదండీ అందుకు జనాలంతా ఆ జనాలంతా రద్దీగా వెళ్తారండి

అవునండి

అవునండి చాలా రద్దీగా ఉంటుందండి అందులో కూడా ట్రైన్స్ కూడా ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నాయి చాలా ఎక్కువ మంది జనం వల్ల ఉండటం వల్ల ఖాళీ కూడా లేదండి అవునండి అవునండి చాలా మార్పులు చాలా మార్చారండి స్టేషన్ ఇప్పుడంతా కొత్తగా కట్టి అహ అవునండి అందులో

అవునండి అందులో విజయవాడ ప్లాట్ఫారం బావు చాలా చూడటానికి బాగుంటుంది అండి అవు అందులో విజి అవును అవునండి కష్టమేను అండి చాలా కష్టమండి చదువు చదువుకోని వాళ్ళు వెళ్తే కష్టమండి మళ్ళీ తిరిగిరావటం మళ్ళీ కష్టం వాళ్ళకి కష్టము అవుతుంది అది అది జనాల్లో మళ్ళీ నెట్టుకో అం అందులో విజయవాడ కనక దుర్గమ్మ టెంపుల్ చాలా బాగుంటుంది అండి అవునండీ ఈ తొమ్మిది రోజులు ట్రైన్లు కూడా కొంచెం ఖాళీ ఉండవండి ఉత్సావాలు వల్ల వెళ్తూ వస్తూ ఉంటారు జనం సరే అండి ఇంకేంటండి విషయాలు మీరు సరేనండి నా స్టాప్ వచ్చిందండి దిగుతాను